చెప్పండి లేదండి నాకు రోజు నైట్ అయితే దగ్గు వస్తు ఉంది అదే అండి కొంచెం అప్పుడప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది డస్ట్ ఎలర్జీ ఒకటి ఉంది నాకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి నేను చిన్నప్పటి నుంచి ఉంది చిన్న ఏజ్ నుంచి అది కొంచెం చల్లగా గాలి వెళ్ళినా ఏదన్న దుమ్ము తగిలిన వా వంట చేసేటప్పుడు ఏదైనా పొగ అట్లా లోపలికి వెళ్ళిన అది ఎక్కువ అయిపోతు ఉంది అదే చలికాలం వచ్చినప్పుడు నైట్ అయితే దగ్గు స్టార్ట్ అవుతుంది అది లోపల కొంచెం సౌండ్స్ రావడం నైట్ టైం అయితే నిద్ర పట్టకపోవడం దానివల్ల నాకు డే టైం అంతా కొంచెం ఇబ్బందిగా ఉంది నైట్ నిద్ర పట్టకపోవడం వల్ల

నా పేరు ఐశ్వర్య అండి ఓకే అం డి అదే ఇంతకుముందు కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను అద్ ఆ ట్యాబ్లెట్ వేస్తే నాకు దగ్గు కంట్రోల్ అవుతు ఉంది అలా అని డైలీ కూడా ఆ ట్యాబ్లెట్ వేసుకోలేను కదా కాబట్టి నెక్స్ట్ ఏదన్న ట్రీట్మెంట్ ఏమన్న తీసుకోవాలా అసలు ఎందుకు వస్తుంది తెలుసుకుందామని ఒకసారి రావాలి అనుకుంటున్నాను హాస్పిటల్కి కూడా అవును

నాకు ఒక టూ డేస్ అండి కొంచెం వర్క్ ఉంది అది చూసుకోని ఒక టూ డేస్కి నేను అపాయింట్మెంట్ తీసుకోని వస్తాను కాల్ చేస్తాను ఓకే అండి ఓకే థ్యాంక్ యూ బాయ్